నేను స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు డ్రాయింగ్స్ వేసేదాన్ని నాకు డ్రాయింగ్ వెయ్యడం అనేది ఒక హాబీ నేను ఎలాంటి కోర్సులు తీసుకోలేదు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోలేదు డ్రాయింగ్ అనేది జస్ట్ నా హాబీ